మొన్న వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికి ముందుగా వడగళ్ళ వానకి పంటంతా నేలకొరిగిపోయిందండి చేతికందొచ్చిన పంట నేలకొరిగిపోవడంతోటి రైతులంతా కూడా చాలా బాధ పడ్డారండి మళ్ళీ దాన్నంతా ఎక్కడికక్కడ బాగా చేసుకుని పంట చేతికొచ్చే టైంకి మళ్ళీ దేవుడు చూస్తూ ఉండలేడు కదండి తుఫానొచ్చిందండి ఆ తుఫాన్ కారణంగా పాపం పంట అంతా నష్టపోతున్నామని చెప్పి గబగబా తుఫాన్ హెచ్చరికలు వినగానే రైతులు కోతలు మొదలుపెట్టారండి కోసి అంతా ఒక చోటేసేసరికండీ వరదలు మొదలైనాయండి ఈ వరదలకి మొత్తం కొట్టుకుపోయిందండి కళ్ళ ముందే పంటంతా కొట్టుకుపోతుంటే ఆ రైతులు లబోదిబోమని ఏడుస్తుంటే ఆ బాధ ఎంత బాధండి వర్ణనాతీతం అండి ఆ బాధను మనం వివరించలేం అలాగే మళ్ళీ పంటలు మొదలు పెట్టుకుందాం అనేటప్పటికీ శీతాకాలం అండి ఈ క ఈ పే శీతాకాలం శీతల గాలులకి ఏ పంటా కూడా రావట్లేదండి ఏ మొక్క సరిగా మొలవట్లేదు దీంతో రైతులు చాలా నష్టాన్ని చవిచూసారండి ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరకెళ్ళి అసలు ఎలాంటి పంటలు మాకు తక్కువ కాలంలోనే దిగుబడి వచ్చే పంటల గురించి చెప్పమన్నాం అండి అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చెప్పారు మంచి పంటలు వి చెప్తాము మీరు అవి చేసుకోండని చెప్పారు అలాగే వాళ్ళ సూచన మేరకే మాకు రెండు మూడు నెలల్లో దిగుబడి వచ్చే పంటలు కూడా వేసుకున్నాం అండి అరిటి తోటలు కూడా వేసాం అండి అరటి తోటల వల్ల కూడా కొంచెం మంచి ఆదాయం ఒస్తుంది అరిటాకు అరిటి పళ్ళు అరిటి దూట ఇలా ఒకటి ఏమిటండీ అరిటి చెట్టుతో నార తీసే యంత్రాన్ని కూడా తెచుకున్నాము దానితో కూడా మాకు బాగానే ఆదాయం వస్తుంది ఇన్నాళ్ళు ఈ మా రైతులంతా పడిన కష్టమంతా కూడా ఇప్పుడు పోయి మంచి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతున్నాం అండి మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు వాళ్ళ హెల్ప్తోనే మంచి మంచి పంటలు తక్కువ కాలంలోనే ఎక్కువ దిగుబడొచ్చే పంటలను పండించుకుంటున్నాం కూరగాయలు కూడా పండిస్తున్నాం అండి దీంతో కూడా మాకు మంచి ఆదాయం ఉంది